నేను ప్రస్తుతం ఉన్న గ్యాస్ ప్రొవైడర్ నుండి సేవలు రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే నేను వేరే నగరానికి వెళ్ళిపోతున్నాను అక్కడ నాకు మరింత అందుబాటులో ఉన్న గ్యాస్ ప్రొవైడర్ ద్వారా సేవలు పొందడం నాకు అనుకూలంగా ఉంటుంది అటు ఇటు వెళ్ళే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రొవైడర్ యొక్క సేవలను ప్రారంభించడమే ఉత్తమ పరిష్కారం అని నాకు అర్థమైంది